భారతదేశంలో ప్రసిద్ధి గావించిన ఎన్నో నృత్య కళలు ఆచరణలో ఉన్నాయి అవి ఎంతో ఆదరణ పొందాయి వాటిని ఆచరించి ఎంతోమంది నృత్య కళాకారులు గౌరవించబడుతున్నారు ఆదరించబడుతున్నారు నాకు తెలిసిన కొన్ని నృత్య కళలు ఏంటంటే భరతనాట్యం కూచిపూడి మణిపురి ఒడిస్సి కథకళి ఇంకా ఇవే కాకుండా ఎన్నో నృత్య కళలు భారతదేశంలో ప్రాచుర్యం పొందాయి ఈ నృత్య కళలని ఆచరించి ఎంతోమంది నృత్య కళాకారులు గౌరవించబడుతున్నారు ఎంతోమంది గొప్ప కళవున్న నృత్య కళాకారులు కూడా ఉన్నారు అందులో కొంతమంది ఎవరంటే భానుమతి శోభన ప్రభుదేవా లారెన్స్ సుందరం మాస్టారు రెమోడిషోజా ఇంకా మొదలగు ఎంతో మంది గొప్ప నృత్య కళాకారులు ఉన్నారు వీళ్ళు భారతదేశంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు వీరందరూ నృత్య కళకి ఆ అంత్యకళకి ఒక ముద్దుబిడ్డ లాంటివారు వీళ్ళే కాకుండా పూర్వకాలంలో ఎంతోమంది గొప్ప కళాకారులు కూడా ఉండేవారు